హలో చెప్పండి వినయ్ స్టేషనరీ గురించి మాట్లాడుతున్నాము మ్యామ్ నోట్ బుక్స్ ఒకటేనా అన్నీ మా దగ్గర అన్నీ ఉంటాయి అండి స్టూడెంట్కి సంబంధించిన ప్రతీ ఆబ్జెక్ట్ ఉంటుంది మా దగ్గర బుక్స్ ఉంటాయి పెన్స్ ఉంటాయి పెన్సిల్స్ ఉంటాయి ఎరేజర్స్ ఉంటాయి స్టిక్కర్స్ ఉంటాయి బుక్స్కి లేబుల్స్ ఉంటాయి దాంట్లోకి ఏ ఫోర్ షీట్సా ఎంత అండి ఎన్ని కావాలి అండి బండిల్ వన్ ఫిఫ్టీ వస్తుంది అండి ఒకటేనా డిస్కౌంట్ అంటే మీరే చెప్పండి ఫస్టు ఏమేం తీసుకుపోతారో తరువాత డిస్కౌంట్ గురించి మాట్లాడదాము కలర్ టేపా ట్వంటీ రూపీస్ ఒకటి అది

బుక్స్ తీసుకుంటాను అన్నారు

ఓకే అండి ఇంతేనా అండి అవునా ఇంకానా అండి మా దగ్గర చిన్న చిన్న బాల్స్ ఉంటాయి చిన్నపిల్లలకి ఆడుకునేవి అంటే స్టేషనరీవి స్టేషనరీకి సంబంధించినవి అవి కూడాను స్కెచెస్ ఉంటాయి మార్కర్లు కూడాను ఉంటయి మీకు కావాలా అవి ఇప్పుడు వరకా ఒక త్రీ త్రీ ఫోర్ హండ్రెడ్ అయిందండీ మీకు ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను త్రీ ఫిఫ్టీ అయ్యింది అండి మొత్తం కలిపి

అట్లాంటి అట్లాంటివి ఉంటాయి కానీ కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అండి అవన్నీ అవి మీకు బాక్స్లో మొత్తం బాక్స్ టైప్ లెక్క రావు సింగిల్ సింగిల్గా వస్తాయి మీరు ఇట్లా తీసుకుంటారా అది ఒక్కటే టెన్ రూపీస్ అండి ఎన్ని కావాలి అండి మీకు అవి రెండా ఓకే అండి అంతే ఇక ఇవి రెండు అంటే బాక్స్ పెన్సిల్ బాక్స్ మొత్తం కలిపి ఇవి రెండు సేమ్ అవుతాయి ఎక్స్ఛేంజ్ చేస్తున్నాను ఓకే మీది మొత్తం త్రీ ఫిఫ్టీ అయ్యింది అండి డిస్కౌంట్ తీసేసిన తరువాత అంతేనా అండి ఓకే అండి థ్యాంక్స్ అండి